ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కరెంటు ప్రతి ఒక్కళ్ళు కరెంటు మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్లు వేరే కంప్యూటర్ వర్క్ చేసుకోవాలన్న లేదా ఇంకేదైనా వర్క్లు చేసుకోవాలన్నా సరే దానికి కరెంటు కంపల్సరీ కావాలి ఇప్పుడు వాళ్ళకి ఇన్వెంటర్సు ఉన్నా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇన్వెటర్లు ఉన్నాయి కాని ఇన్వెటర్లు ఎంత అంటే ఇంత వరకే యూస్ అవుతాయి ఇప్పుడు కరెంటుకి లైటు ఫ్యాను వరకు యూస్ అవుతాయి తర్వాత సిస్టమ్స్ ఇలాంటి వాటిలకి వచ్చేసరికి ఆ ఇన్వెటర్లు కూడా పనికిరావు ఒకవేళ పనికొచ్చిన సరే ఆ ఇన్వెటర్లు ఉంచడానికి మళ్లీ ఏసీలు ఇవన్నీ కావాలి ఆ కంప్యూటర్ ఉన్న ఉన్నందుకు ఏసి అవన్నీ పెడితే గాని ఇన్వెటర్ వల్ల ఉపయోగం ఉండదు ఇప్పుడు అలా పెట్టినా సరే ఇన్వెటర్లు ఉన్నా సరే మనకు కరెంటు లేకపోతే ఏది ఉపయోగపడదు సో ప్రతి ఒక్కల ఇంట్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కరెంట్ అనేది చాలా ఉపయోగం ఎం ఉపయోగకరం అలాగే ఏంటంటే కరెంటు ఇప్పుడు ఒకవేళ పోయిందని అంటే లైట్ కోసం మనం ఏ క్యాండీలో ఏదో ఒకటి మనం చూసుకుని వెలిగించుకోవడమో లేకపోతే టార్చ్ ఇంతకముందు లే టా క్యాండిల్స్ వెలిగించుకోవాళ్ళు తర్వాత టార్చ్లొచ్చినాయి తర్వాత ఫోన్ డైరెక్టు ఫోన్స్ టార్చస్ వచ్చినాయి సో దానివల్ల ఏలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు మేము మనం ఏమైన ఏసి ఇలాంటివేవన్నా ఆన్ చేసుకోవాలి ఏసీ లేకుండా ఉండలేము అనుకున్న వాళ్ళకి కరెంట్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కల జీవనోపాధిలో